ఎల్పీజీ సిలిండర్ వాడేవారు వంటగదిలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి కిచెన్ లోకి గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు ఉండాలి కిరోసిన్ పెట్రోల్ డీజెల్ వంటి వాటిని ఉంచకూడదు గ్యాస్ స్టవ్ కు ఎదురుగా కిటికీలు ఉండకూడదు అలాగే స్టవ్ పై భాగంలో అల్మారాలు ఉండరాదు ఇంకా గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోతే మీరు సొంతంగా దాన్ని రిపేర్ చేయవద్దు డీలర్ వద్దకు తీసుకెళ్ళడం ఉత్తమం మీ వంట గదిలో గ్యాస్ వాసన వస్తుంది అనిపిస్తే వెంటనే రెగ్యులేటర్ ను ఆఫ్ చేయండి సిలిండర్ లను బయటకు తీసి చెక్ చేయండి ఇంట్లో కరెంటు బోర్డ్ స్విచ్ తాకకూడదు అన్నీ కిటికీలు తలుపులు వేసి ఉండాలి డీలర్ ఫైర్ ఇంజిన్ నంబర్ లను నోట్ చేసుకోండి అత్యవసర లంలో కాల్ చేయడానికి ఇక గ్యాస్ స్టవ్ ని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎత్తులోనే ఉండాలని గుర్తుకుపెట్టుకోండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను ఎప్పుడూ నిటారుగా నిలువుగా ఉండాలి పడుకోబెట్టడం పక్కకు వంచి పెట్టడం చేయకూడదు